మీకు ఎన్ని గంటలు కరెంటు ఉంటుంది విద్యుత్తు కోతలతో వేరే వేరే సీజన్లో మీరు జీవితం ఎలా పా ప్రభావితం అవుతుంది ఇప్పుడు మాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఇస్తున్నారు గవర్నమెంట్ వా గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ప్రజలు చాలామంది ఫేజ్ చేస్తున్నారు ఒక్క గంట కరెంట్ లేకపోతే ప్రజలు తలమెలికుంటారు ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి చాలా వేడిగా ఉంటుంది మాకు ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ సెవెన్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పడినుంచి కరెంట్ కట్ చేస్తున్నారు వేరే వేరే సీజన్లో అయితే వింటర్లో అయితే కరెంట్ అంత అవసరం లేదు కాబట్టి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది ఏసీ లేకపోయినా ఫ్యాన్ లేకపోయినా కూలర్ లేకపోయినా చాలా ఇబ్బంది పడతారు ఆఫీసులో వాళ్ళు కాలేజీలో ప్రొజెక్టర్స్ యూజ్ చేస్తారు ఏ దానికైనా విద్యుత్తు కావాలి కాబట్టి విద్యుత్తు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి అది లేకపోతే ఏ పని జరగదు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ ఏ చర్య జరగాలన్నా విద్యుత్తు ఉండాలి కాబట్టి నాకు విద్యుత్తు చాలా ఇంపార్టెంట్ అది ట్వంటీ ఫోర్ సెవెన్ ఉండాలి అలాగే గవర్నమెంట్ కూడా చాలా ప్రొవైడ్ చేస్తుంది చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు అదంతా విద్యుత్తు పైన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి కంటే ముందున్న ముఖ్యమంత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంటు ఇస్తాన్నారు అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి టూ హండ్రెడ్ వోల్ట్స్ జీరో కరెంట్ ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చారు అది కూడా చాలా ఉపయోగపడుతుంది చాలా మందికి సహయపడుతుంది ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే సిటీలో వాళ్ళు ఇంట్లో యూజ్ చేసేది ఏసీ వాషింగ్ మిషిన్ ఇలా చాలా యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు జీరో కరెంటు ఇవ్వడం ఫ్రీ కరెంట్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగపడుతుంది చాలా బీద వాళ్ళకి అని నేను అనుకుంటున్నాను